మా ప్రాంతం యొక్క రాష్ట్రంలో కొన్ని కళలు అనేవి అభివృద్ధి చెందడం జరిగింది అందువల్ల నాట్యకళ మరియు వైద్య కళలు అనేవి మా ప్రాంతంలో బాగా ఎక్కువగా అభివృద్ధి చెందడం జరిగింది అందువల్ల వాటిని సంరక్షించడానికి మా యొక్క ప్రజలు ఏ విధంగా ప్రోత్సాహ పడుతున్నారు అంటే ఉచితంగా నేర్పించడం మరియు వారి నుంచి కొంచెం సంబంధకరమైన కేరింగ్ తీసుకొని ప్రత్యేకించి ఆ కళలు నేర్పించడం జరుగుతుంది